టెక్నాలజీ ప్రపంచానికి చాలా విధాలుగా సహాయపడుతుంది ముఖ్యంగా విద్య ఆరోగ్యం సమాచార వ్యవస్థ మరియు కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుంది టెక్నాలజీ వల్ల ప్రయోజనాలు విద్యలో ప్రగతి టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ విద్య అందుబాటులోకి వచ్చింది పిల్లలు ఇంట్లోనే లర్నింగ్ యాప్స్ ద్వారా కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు ఇంకా ఆరోగ్య రంగంలో మార్పులు వస్తున్నాయి టెలిమెడిసిన్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న రోగాలు డాక్టర్లతో కనెక్షన్ అవుతుంది ఆరోగ్య ట్రాకింగ్ డివైస్లు ప్రజలకు మెలైన జీవన శైలిని అందిస్తున్నాయి కమ్యూనికేషన్ విప్లవం ఇంటర్నెట్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచం దగ్గరైంది స్మార్ట్ఫోన్లు డిజిటల్ కమ్యూనికేషన్ మన జీవితాల్లో కీలకంగా మారాయి దాన్ని ఎలా అరికట్టాలి టెక్నాలజీ సద్వినియోగం కోసం తమ నియంత్రణలను అవసరం పిల్లలకు పరిమితంగా మొబైల్ వినియోగం ఉండాలి డాటా భద్రతపై అవగాహన పెంచుకోవాలి ఉదాహరణాలల్లో వివరించాలి స్మార్ట్ఫోన్ వాడకం వల్ల పిల్లల్లో దృష్టి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి కానీ అదే స్మార్ట్ఫోన్ ద్వారా విద్యను అందుబాటులోకి తీసుకురావచ్చు టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అది మన అభివృద్ధికి మార్గం చూపుతుంది